నాకు శాస్త్రీయ సంగీతం పాడటం ఇష్టం ఎందుకంటే శాస్త్రీయంలో మన యొక్క సంస్కృతి సభ్యత ఉంటుంది అది తెలియపరిచేలాగ శాస్త్రీయ సంగీతంలో గుణగణాలు పుష్కలంగా ఉంటాయి శాస్త్రీయ సంగీతంలో ఒక సంస్కారం తెలుగు ఇంటి గౌరవం నిలబడి ఉంటుంది అందుకని నాకు శాస్త్రీయ సంగీతం అంటే నా ఇష్టం శాస్త్రీయ సంగీతం కష్టమైన మనసుకు వినట చెవులకు వినటానికి వినసొంపుగా ఉంటుంది శాస్త్రీయ సంగీతం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పట్టం చేకట్ చేకూడవచ్చు శాస్త్రీయ సంగీతం కన్నా ఇప్పుడు వచ్చే పాటలలో ఎటువంటి ఇది లేకపోవటం మనం బాధపడాల్సిన విషయం శాస్త్రీయ సంగీతంలో ఒకరికి నేర్పించే గుణము ఓర్పు సంస్కారం అన్నీ కనబరిచి ఉంటుండ ఉంటాయి శాస్త్రీయ సంగీతం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి అంటే భరతనాట్యం కూచిపూడి ఇలాంటి నృ నృత్యాలను నేర్చుకోవాలి